నేను నా ఫ్రెండ్ బర్త్డే కోసం రెండు కేకులు రెండు పిజ్జాలు రెండు బిర్యానీ ప్యాకెట్లు చాక్లెట్లు ఇంకా బిస్కెట్లు ఆర్డర్ చేశాను బట్ ఇప్పుడు మా ఫ్రెండ్ వస్తుండు కానీ ఇవన్నీ ఎందుకు ఆర్డర్ చేసినావు అని నన్ను తిట్టాడు అందువల్ల నేను ఒక కేక్ని ఆర్డర్ నుండి తీసివేయాలి అనుకుంటున్నాను అట్లనే ఒక బిర్యానీ ప్యాకెట్ని తీసేయాలని అనుకుంటున్నాను చాక్లెట్లు బిస్కెట్లు కూడా తీసివేయమని చెప్పాడు ఎందుకంటే మనం ఏమన్నా చిన్నపిల్లలమా చాక్లెట్లు బిస్కెట్లు తినడానికి అని అతడు అన్నాడు అందుకే నేను నా దాంట్లో నుంచి చాక్లెట్లు బిస్కెట్లు ఇంకొకటి ఎక్స్ట్రా ఆర్డర్ చేసిన కేక్ తీసివేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఆర్డర్ చేసింది ఒకటి బ్లాక్ కేకు ఇంకొకటి కూల్ కేకు ఆయనకు బ్లాక్ కేక్ ఇష్టం లేదు అందుకే ఆ బ్లాక్ కేక్ని ఆర్డర్ ని క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే తనకి ఇష్టం లేదు కాబట్టి